గత కొన్నాళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో అనేక కీలక మార్పులు జరుగుతున్నాయి ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు ముందు ముందుకు సాగుతున్నాయి పేదవారికి నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ఆరోగ్యశ్రీ వైర్ వైఎస్ఆర్ ఆరోగ్య పథకం వంటి ప్రభుత్వ పథకాల నుంచి మార్పులు సంకేతంగా నేర్చాయి తాజాగా హెల్త్కేర్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరిగింది ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటల్గా భద్రపరచడం టెలి మెడిసిన్ సేవలు అందించడం వల్ల ప్రజలకు డాక్టర్లను కలవడం సులభమైంది ముఖ్యంగా కరోనా సమయంలో టెక్నాలాజికల్ సేవలు ఎంతో సహాయంగా మారాయి ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తున్నాయి నూతన ఆరోగ్య సిబ్బంది నియామకం మందుల సరఫరా పెయింటింగ్ మరియు ల్యాబ్ సదుపాయాలు అందుబాటు వంటి విషయాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతుంది రోగనిరోధక నిరోధక శిబిరాలు తల్లిదండ్రులకు మెడికల్ కాంప్లికేషన్స్పై అవగాహన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆరోగ్య విషయంలో చైతన్యం పెరిగింది అయితే ఇంకా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో నిపుణులు డాక్టర్ల కొరత అత్యవసర వైద్యంలో స్తంభింపులు ప్రైవేట్ హాస్పిటల్ వ్యాయమం సామాన్యులకు భరించలేని స్థాయిలో ఉండటం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ రంగ వైద్యం మరింత బలోపేతం కావాలి ఆరోగ్య రంగంలో మంచి మార్పులు ప్రారంభమయ్యాయి కానీ అవి సమగ్రంగా ప్రతిస్పందించాలి అంటే ప్రభుత్వం వైద్య నిపుణులు ప్రజలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం ఒక మనిషికి మాత్రమే కాదు సమాజానికి సంబంధించిన వ్యవస్థ అందుకే దీన్ని ముఖ్యంగా అభివృద్ధి పరచాలి హెల్త్కేర్ రంగంలో మంచి మార్పులు మొదలయి కానీ వాటిని స్థిరంగా కొనసాంచేల్సిన బాధ్యత ప్రతి ప్రతి ప్రభుత్వానిది ప్రతి పౌరుడిది కూడా